బౌండ్ యాంగిల్ పోజ్ ఈ భంగిమ తుంటి గజ్జ మరియు లోపల తొడలను సాగదీస్తుంది ప్రారంభకులకు ఇది గొప్ప భంగిమ ఎందుకంటే ఇది చాలా సులభం వైట్ వైడ్ లెగ్గెడ్ సీటెడ్ యాంగిల్ పోజ్ ఈ భంగిమను బౌండ్ యాంగిల్ పోజ్ని పోలిక ఉంటుంది అయితే ఇది తుంటిని మరింత సాగదీస్తుంది తుంటి మరియు గజ్జల్లో వశ్యతను మరుగు పడటానికి ఇది ఒక గొప్ప భంగిమ ట్రయాంగిల్ పోజ్ ఈ భంగిమ శరీరం యొక్క భుజాలను తుంటి తొడలు మరియు భుజాలతో సహా విస్తరించి ఉంటుంది సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఇది చాలా గొప్ప భంగిమ పిల్లల భంగిమ వెన్నుముక తుంటి మరియు మోకాళ్ళను విశ్రాంతి తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సుపైన్ పావురం భంగిమ ఈ భంగిమ తుంటి గజ్జి మరియు లోపల తొడలను సాగదీస్తుంది